నాకు ఆఫీసులో గొడవ లేదా క్లిష్ట ప పరిస్థితిలో ఎన్నో ఉన్నాయి అలా వచ్చినప్పుడు గొడవలు అయినా లేకుంటే క్లిష్టమైన పరిస్థితిలో కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు నాకు తెలిసినందుకు నేను ఎక్కువగా ఉండడం మౌనాన్ని పాటిస్తాను ఎందుకంటే దానిమీద మనం గొడవపడినప్పుడు ఆ గొడవ ఇంకా ఎక్కువ అవుతుంది అంతేకాకుండా నేను పనిచేసే చోట ప్రతి ఒక్కటి ఏదో ఒక విషయం మీద నాకు గొడవ వస్తూనే ఉంటుంది అంతేకాకుండా క్లిష్ట పరిస్థితులు ఎన్నో వస్తుంటాయి కానీ అటువంటి పరిస్థితులు నేను ఎదుర్కోవడానికి నావల్ల అయినంతవరకు సైలెంట్ గానే ఉంటాను అంటే ఎక్కువగా మాట్లాడను ఎందుకంటే మనం మాట్లాడటం వల్ల ఆ గొడవ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు అందుచేత మన కోపాన్ని మనం అధిగమిస్తే ఇంకా ఎక్కువ గొడవ వేయడానికి అవసరం ఉంటుంది ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అందువల్ల మన కోపాన్ని మనమే అధిగమించకుండా తగ్గించుకోవాలి ఎందుకంటే దానికంటే మంచి ఒక శ్వా ఆ ప్రతి ఒక్కరు ఆలోచించే విషయం ఏమి అంటే మనల్ని ఎవరైనా ఏమైనా అంటే తిరిగి అంటాం కానీ అనడానికి ముందు మనం ఒక్క రెండవ నుండి మూడు నిమిషాల పాటు ఏమి మాట్లాడకుండా ఉన్నట్లయితే మనం అనుకున్న విషయం కన్నా గొడవ తొందరగానే ముగుస్తుంది కానీ లేదు నేను అవుతాను నన్ను ఎవరు అన్నారు నేను పోయినట్టయితే గొడవ ఇంకా పెద్దది అవుతుంది కానీ తగ్గదు అందుచేత మౌనం పాటించడం ఎంతో మంచిది అంతేకాకుండా ఎంత పెద్ద గొడవ వచ్చినా ఎంత పెద్ద కష్టమైన పరిస్థితుల క్లిష్ట పరిస్థితులు వచ్చిన మనం చేసే విషయం ఏమి అంటే మౌనం పాటించడం మౌనం పాటిస్తే ఎటువంటి గొడవలు పెద్ద గొడవలు రాకుండా ఉంటాయి అందుచేత ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చిన ఆఫీస్లో అయినా జీవితంలో అయినా ఎక్కడ వచ్చినా పరిస్థితులు ఎటు ఎంత కష్టమైన పరిస్థితులు క్లిష్ట పరిస్థితులు వచ్చిన గొడవలు వచ్చిన మౌనాన్ని పాటించండి మీరు అనుకున్న విషయాన్ని సాధిస్తారు ఎందుకంటే కోపాన్ని చూపించడం వల్ల ఏమీ రాదు దానివల్ల సమయం వృధా అవుతుంది అందుచేత మనము ఎంతగా కోపాన్ని అదుపులో పెట్టుకుంటామో గొడవ వచ్చినప్పుడు కోపం చూపికుండా మన మౌనం పాటిస్తాము మనము నిశ్చయంగా జయిస్తాము అన్నది నా యొక్క ఆశ అందుకే కోపాన్ని ఎవరితో చూపించకండి ఎంత పెద్ద గొడవ వచ్చినా ఎంత పెద్ద క్లిష్ట పరిస్థితులు వచ్చినా మనం చేయాల్సిన విషయం మౌనాన్ని పాటించడం మాత్రమే